మా దగ్గర ఆడిన ఆట ఫుట్బాల్ టెన్నిస్ కబ క ఫుట్బాల్ టెన్నిస్ ఇంకా చాలా ఆటలను మేము ఆడుతూనే ఉంటాము క్రికెట్ మెయిన్గా అతే అం అందరి కంటే చాలా ఇష్టపడే ఆట ఏంటంటే క్రికెట్ ఇంకా ఆ టెన్నిస్ కూడా చాలా ఆడతాము నేను నేను ఎక్కువ ఆడేది అయితే క్రికెటే ఆడతాను ఎందుకంటే నాకు అది చాలా మంచి చాలా మంచిగా అనిపిస్తుంది ఇంకా నేను మా స్నేహితులతోని మా మిత్రులతోని ఇంకా చాలా ఆడుతూ ఉంటాను నేను స్కూల్లో నేను ఎప్పుడైతే స్కూల్లో ఉన్నప్పుడు అప్పుడు ఏ నేను జాయిన్ అవుతుందే నేను ఆ క్రికెట్గా క్రికెట్ చాలా సంతోషంతో ఆనందించి మరి ఆడుతుండే అలానే రా త్రి మేము మా మిత్రులతోనే ఆ టెన్నిస్ అనేది ఆడుతుండే టెన్నిస్ అనేది బ్యాట్మింటన్ కొన్ని గేం కొన్ని ఆటలు ఉన్నాయి ఏదైతే మాకు చాలా ఆనందిస్తుందో ఆనందంతో పాటు మనకు మన ఆరోగ్యం కూడా చాలా మంచిగా చేస్తుంది ఆటలు అనేది ఓన్లీ ఆ ఆనందం కోసమూ లేకపోతే ఏదో సరదా సరదాగానే కాదు ఆటలు ఆడటం వల్ల ఏమవుతుందంటే ఆ మన శరీరం మన శరీరంకి గ్రోత్ వస్తుంది ఇంకా చాలా ఇంకా ఆ చాలా ఆనందం వస్తుంది ఇంకా చాలా లాభం అనేది మన శరీరంగా ఉంటుంది ఆటల వల్ల ఇంకా చెప్పాలి ఇంకా చెప్పాలంటే నేను స్కూల్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే మేయిన్ మా మిత్రులతో రోజూ స్కూల్ అయిపోయిన తరువాత బ్యాట్ తీసుకొని బాల్ తీసుకొని క్రికెట్ ఆడుతుండే నేను టైం అస్సలు సమయం చూడకుండానే ఒక్కసారి స్కూల్ బెల్ ఎప్పుడైతే మోగుతుందో నేను వెళ్ళిపోతుండే మోస్ట్ మోస్ట్లీ మన దగ్గర ఇంకా అబ్బాయిలనే కాదు అమ్మాయిలు కూడా మాతోనే ఆడుతుండే వాళ్ళు ఎక్కువ ఆడేది టెన్నిస్ బ్యాడ్మింటన్ను ఇంకా క్రికెట్లో ఎలా అంటే పదకొండో పదకొండు పదకొండు అబ్బాయిలనే ఆడవచ్చు అలానే ఫుట్బాల్లో కూడా పదకొండు అబ్బాలు ఆడవచ్చు బ్యాట్ బ్యాడ్మింటన్లో ఇద్దరు ఆడతారు సో అలానే మేము డైలీ మ డైలీ ఆడుతుండే ఇంకొకటి ఆటలు ఆటలో చాలా కూడా మాకు దెబ్బలు తలుగుతుండేవి ఇంకా చాలా కొట్లాటలు అవుతుండేవి కానీ ఇష్టం ఇష్టంతో ఆనందంతో ఆడే ఆటనే మాకు మాకు చాలా అనుభవంగా చాలా ఆనందం ఇస్తుంది ఇంకా చెప్పాలి ఇంకా చెప్పాలంటే జస్ట్ సరదా సరదా ఆడకుండా మేము పెద్ద పెద్ద ఆటల్లో జాయిన్ అవుతుండే ఆ ఆ గేమ్ మేము ఆనందం ఆనందంగా ఇంకా మాట్లాడుతుండే ఇంకా చెప్పాలంటే ఎక్కువ ఆడే ఆట అయితే మా తెలంగాణ కాకుండా అన్ని రాష్ట్రంలో జనాలు కూడా ఇష్టపడి చూసే క్రికెట్ క్రికెట్ మాత్రమే అది ఎందో బట్ కానీ ఆ క్రికెట్ ఇచ్చిన ఆనందం వేరే ఆట ఎం ఇవ్వదు అందుకే నాకు చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం అందుకే నేను ఏ టోర్నమెంట్ వచ్చినా అది ఆడుతూనే ఉంటాను ఆడుతూనే చేస్తూనే ఉంటాను ఆ ఇంకా నాకు మా చెల్లితో నేను బ్యాడ్మింటన్ కూడా ఆడతాను ఎందుకంటే నేను విన్నాను బ్యాట్మింటనుతో ఆడితే హైట్కి కూడా హైట్ కూడా మనది పెరుగుతుంది ఇంకా మన శరీరం అనేది మంచి లాభం అనే మంచి ఆనందం అని ఇస్తుంది మనకి ఇచ్చినప్పుడు ఏది అయితే మన భవిష్యత్తులో ఏది రోగాలు ఇవన్నీ రాకుండా మనము ఫిట్గా ఉంటాము ఆడుకుంటే ఇంకా ఇంకా ఫుడ్ ఫుట్బాల్ చెప్పాలంటే ఒక బాల్తోనే ఒక మా మాట్లాడాలంటే మేము పదికొండు పన్నెండు మిత్రులందరూ కలిసి ఆరు మంది ఒక సైడ్ ఆరు మంది ఇంకొక సైడ్ ఆలా డివైడ్ చేసుకొని మేము ఆడుతుండే ఇంకా ఇంకా ఆటలు అంటే ఇంకా చాలా ఉన్నా చాలా మేము చెప్తే కూడా ఇక సరిపోవు కానీ రోజులు చాల వేరుగా ఉండేవి చాలా ఆనందిస్తుండే మేము ఎక్కువ ఆడేది అయితే క్రికెట్ ఆడుతుండేది బ్యాట్మింటన్ కూడా చాలా నచ్చుతుంది ఫుట్బాల్ కూడా మేము ఎప్పుడో ఒకసారి ఇట్లా ఆడుతుండే